ఎనగొడ్లు చాలా ఇదిగా ఆవులకన్నా ఎనుగొడ్లు చూసుకునేది చాలా సులభం ఎందుకంటే ఆవులకి చాలా ఇది జాగ్రత్తగా దాన్ని పోషణ చేస్తేనే అది పాలు మంచి చెడ్డ ఏమి లేకుండా ఇస్తుంది బర్రె ఏమి లేదు అది ఎనుగొడ్డు ఊరికనే ఒకసారి మేతేసి అట్ట తోలొచ్చి ఇది చేసిన కాని అది సులభంగా రైతుకి అనుకూలంగా పాలు ఇస్తుంది దానికి మించి ఏమి తొందర పడాల్సిన పనిలేదు దానికి కాయలరుడు కూడా తక్కువ ఆవుకు అయితే చాలా కాయాగాలు దానికి మంచిషెడ్డ రోజు పై కడగాలా దానికి పోషణ చేయాలా పొద్దున సాయంత్రం ఇది దానికి దాన ఇది పెట్టి ఇది చేస్తేనే అవుకిసరి ఎనుగొడ్డుకి ఏంలేదు ఉండిందేదో గడ్డి వేసి ఇదిచేసి పాలు పిండుకొని వాళ్లు బాగుపడుతారు